మేము తెలుగు వాళ్ళము తెలుగు బాగా మాట్లాడతాము మాకు తెలుగు తప్ప ఇంకేది లేదు తెలుగు జానపద నృత్యాలైన తెలుగు కళాకారులన్నా మాకు చాలా ఇష్టము మేము నేర్చుకొని అన్ని చేయాలని మాకు ఉంటుంది కానీ అవకాశాన్ని బట్టి ఉంటుంది అన్ని విధాల తెలుగు భాష మిన్న తెలుగు బాగా మాట్లాడతాము తెలుగే మా ప్రాధాన్యం తెలుగు తప్ప ఇంకేమి రాదు మాకు తెలుగులోనే అన్ని పాటలైనా పద్యాలైన చదువైన ఏదైనా మేము తెలుగులోనే ఎక్కువ మక్కువ చూపిస్తాము